నాకు నా స్టడీ విషయానికొచ్చేసరికి నేను నీ డిగ్రీకి జాయిన్ అవ్వాలనంటే నేను వచ్చేసరికీ బీఈడీ చేసి టీచర్ అవ్వాలనుకున్నాను సో అలా అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి అని చెప్పి మా అక్కని అడిగితే అక్క చెప్పింది ఏంటంటే బీకాం కంప్యూటర్స్ తీసుకున్నావు అనుకో నువ్వు ఇప్పుడు సపోజు ఎక్ బ్యాంక్ సైడు కూడా వెళ్ళచ్చు సో నీకు అది అలా యూజ్ అవుతుంది అకౌంటింగ్ కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది ఇంకా ఏంటంటే కంప్యూటర్స్ స్టార్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా చూపిస్తారు అని చెప్పి చెప్పింది అలాగే ఇంకా అటు సైడ్ నుంచి బీఈడీ కానీ నువ్వు పీజీ కాని చేసి నువ్వు టీచర్ అవ్వాలనుకుంటే టీచర్ అవ్వాలనుకున్నా లెక్చరర్ అవ్వాలనుకున్నా అవ్వచ్చు అని చెప్పి మా అక్క నాకు ఐడియా ఇవ్వడం నేనూ ఆ ఐడియా తీసుకోవడం వల్ల ప్రెజెంట్ అయితే చాలా సక్సెస్ అయ్యాను నా స్టడీలో నేనైతే ప్రెజెంటూ మంచి నిర్ణయం తీసుకున్నాను అని మాత్రం అనుకుంటున్నాను